భారతదేశంలో అనేక ప్రముఖ సైంటిస్ట్లు ఉన్నారు వారు తమ పరిశోధనలు మరియు ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని మార్చారు ప్రముఖ సైంటిస్ట్లు ఎవరంటే శ్రీనివాస రామునుజన్ గణితంలో ప్రతిభావంతుడు అతను శతాబ్దాలుగా అందరికి అత్యంత ప్రభావంతమైన గణితవేత్తంలో గణితవేత్తలలో ఒకరిగా పరిగణించబడుతున్నారు సార్ సివి రామన్ భారతదేశంలో నోబెల్ బహుమతి గ్రహీత అతను రేమన్ ప్రభావాన్ని కనుగొన్నాడు ఇది కాంతి యొక్క పరిధి మరియు దాని ప్రయాణ మార్గాన్ని పరిశీలించడానికి ఉపయోగించే ఒక పద్ధతి హరివరన్ సుబ్రహ్మణ్యన్ కంప్యూటర్ సైన్స్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ప్రతిభావంతులు అతను కంప్యూటర్ సైన్స్ లో చాలా ముఖ్యమైన ఆవిష్కరణలకు దోహదం చేశాడు వీటిలో ఒక అషోషియేటెడ్ మిషన్ క్యూరింగ్ మిషన్ ఫైల్ సిస్టమ్ మరియు టెక్స్ట్ ఎడిట్లు ఉన్నాయి సుభాష్ చంద్రబోస్ భౌతిక శాస్త్రంలో ప్రతిభావంతుడు అతను బోస్ ఐన్స్టీన్ కండేనేట్స్ ని కనుగొన్నాడు ఇది ఒక రకమైన పదార్థం ఇది శూన్య ఉష్ణోగ్రత వద్ద ఒకే క్వాంటం స్థితిలో ఉన్న అణువుతో కూడి ఉంటుంది సార్ అబ్దుల్ కలాం అంతరిక్ష శాస్త్రంలో ప్రతిభావంతుడు అతను భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించడంలో సహాయపడ్డాడు మరియు భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమాన్ని ముందుకు నడిపించాడు నాకు ఇష్టమైన సైంటిస్ట్ సివి శ్రీనివాస రామనుజన్ అతను తన గణిత ప్రతిభకు ప్రసిద్ధి చెందాడు మరియు అతను చాలా చిన్న వయసులోనే అనేక గణిత సమస్యలను పరిష్కరించగలిగాడు అతని పరిశోధనలు గణితం యొక్క అభివృద్ధికి చాలా ప్రభావంతంగా ఉన్నాయి మరియు అతను ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన గణితవేత్తలలో ఒక్కరిగా పరిగణించబడుతున్నారు రామునిజన్ తన పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు మరియు అతను పంతొమ్మిది వందల పద్నాలుగులో రాయల్ సొసైటీ యొక్క ఫెలో గా ఎన్నికయ్యాడు అతను పంతొమ్మిది వందల ఇరవైలో ముప్పై రెండు సంవత్సరాల వయసులో మరణించాడు కానీ అతని పనికి పని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గణితవేత్తలను ప్రభావితం చేస్తుంది